నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను కదా మటన్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ ఇంకా ఫిష్ ఫ్రై రొయ్యల బిర్యానీ ఆర్డర్పై ఏదో తగ్గింపుందే ఈ కూపన్ నేను ఓపెన్ చేసి చూస్తాను ఓ ఈ కూపను నేను ఉపయోగించుకుంటే నాకు రెండొందలన్న తగ్గుతాయి కదా ఇలాంటి కూపన్లు అప్పుడప్పుడు చూసి నేను ఉపయోగించుకుంటే నాకు కాస్త డబ్బులు ఆదా చేసుకునే ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది కదా